హలో

మేడమ్ హలో చెప్పండి మేడమ్ ఓకే మేడమ్ మీకు ఏ మొబైల్ మా స్టోర్లో వచ్చేసి శాంసంగ్ ఉందండి వివో మొబైల్స్ కూడా ఉన్నాయండి రియల్మీ జియో వన్ప్లస్ ఐ క్యూ ఉంది ఒప్పో ఉంది యాపిల్ ఉంది అండి హానర్ కూడా ఉంది మేడమ్ మీకు దీంట్లో ఏం కావాలి మేడమ్ ఐఫోన్ కావాలా మ్యామ్ ఆపిలా హ మేడమ్ చెప్తాను ఐఫోన్ మోడల్ ఐఫోన్ సిక్స్టీన్ ఉంది మేడమ్ అది వచ్చేసి లెవెన్ థౌజండ్ ఓకే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దాకా పడుతుంది ఓకే మేడమ్ డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కట్టాలి మంత్లీ ఓకే మేడమ్ డౌన్ పేమెంట్ కట్టాక మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవచ్చు అండి ఎన్ని మంత్స్ అంటే ఒక సిక్స్టీన్ మంత్స్ వరకు కట్టుకోవచ్చు ఒక్క నిమిషం మేడమ్ దాని ఫీచర్స్ చెప్తాను ఆపిల్ ఫీచర్స్ ఓకే మ్యామ్ దీని గురించి వచ్చేసి

దీనికి వన్ ట్వంటీ ఎయిట్ జీ బీ ఉంది మేడమ్ కలర్ వచ్చేసి ఏ కలర్ కావాలి మేడమ్ బ్లాకా లేదంటే వైటా మీకు ఏ కలర్ బ్లూ మ్యాడమ్ బ్లూ అవైలబుల్లో లేదు మేడమ్ బ్లాక్ అవైలబుల్ ఉంది సో ఒక టూ డేస్ టైం పడుతుంది స్టాక్ రావడానికి వచ్చాక ఇంటిమేషన్ ఇస్తాం మరి బ్లాక్ కావాలంటే బ్లాక్ కూడా బ్లాక్ కూడా కలర్ బాగుంటుంది మేడమ్ ఐఫోన్లో ఓకే మేడమ్ ఓకే వెల్కమ్